మా ఇంట్లో మేమందరం కలిసి చూసేది టీటీడీ మిర్చీ రంగం టీటీడీ మిర్చీ రంగంలో సాయంత్రం ఏడు గంటలకి టీటీడీ వాళ్ళు మనకి ఈ కళాకారులకి సంబంధించిన ప్రోగ్రామ్స్ వేస్తూ ఉంటారు దాంట్లో నృత్య రంగంటివి మాకు చాలా ఇష్టం నా అవి వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళందరూ కలిసి వేస్తారు ఒకరు డ్యాన్స్ వేస్తూ ముందుపక్కల వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటే వాళ్ళ పక్కన వాళ్ళు సంగీతం పాడు సంగీతం పాడుతూ ఒకరుంటారు అలాగే తాళం వేస్తూ ఇంకొకరు తబల వాయిస్తూ వీణ వాయిస్తూ ఇంకొకరు ఉంటారు వీళ్ళందరిని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నృత్యం చేసేటప్పుడు వాళ్ళు వేసుకునే డ్రస్ కోడ్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ కాళ్ళ గజ్జెలు వాళ్ళ డ్రస్ కోడ్ అంతా ఒకే కలర్లో ఉంటుంది ఎక్కువగా నాకు భరత నాట్యం అంటే బాగా ఇష్టం భరత నాట్యంలో వాళ్ళు చూపించే ముఖ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు వేసే విధానం కానీ చాలా బాగా ఉంటుంది ఇంకా ఇలా చాలా ఉన్నాయి కథక్ కథక్కళి కూచిపూడి ఎన్నో ఉన్నాయి కానీ నాకు వీటన్నిటిలో ఎక్కువగా ఇష్టం భరతనాట్యం బాగుంటుంది చూడడానికి వాళ్ళందరూ కలిసి వేస్తారు కోఆర్డినేషన్ బాగుంటుంది వాళ్ళకి నేర్పించే ఆ మాస్టర్స్కి కూడా వాళ్ళు బాగా ట్రైనీ అయి ఉంటారు కాబట్టి చాలా బాగా నేర్పిస్తారు వాళ్ళని చూడాలని మా ఫ్యామిలీ ఫ్యామిలియే కుర్చోని ఈవెనింగ్ టైంలో చూస్తాము